హాలో దోశ ఏ దోశ కావాలి మేడం ఆనియన్ దోశ అయితే తర్టీ ఫైవ్ ఉంటుంది ప్లెయిన్ దోశ అయితే తర్టీ ఎగ్ దోశ ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది మసాల దోశ అయితే ఫార్టీ ఫైవ్ ఉంటుంది మేడం ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినాయిగా మేడం మేం కూడా అన్ని తీసుకొచ్చుకోవాలి కదా ఆనియన్ రేటు పెరిగింది అన్ని తేసుకోచుకోవాలి తీసుకొచ్చుకోవాలి కదా మేం కూడా చెప్పండి మీకు ఏం దోశ కావాలి అవును మేడం ఫిఫ్టీ ఫైవ్ రుపీస్ తర్టీ ఫైవ్కి ప్లెయిన్ దోశ మసాలా దోశ మేడం ప్లెయిన్ దోశ అయితే తర్టీ రూపీసే ఉంటుంది ఓకే ఎన్ని ప్లేట్లు మేడం పార్సలా లేకపోతే ఇక్కడే తింటార ప్లేట్ ఇవ్వాలా ఓకే టోకెన్ తీసుకోండి మేడం అక్కడ మనీ పే చేసి టోకెన్ తీసుకోండి కౌంటర్లో ఓకే త్యాంక్ యూ